నేను కంచిపట్టు చీర తీసుకున్నాను ఈ దీపావళికి తీసుకోవాలనే అనుకుంటూనే తీసుకున్నాను కానీ షాపింగ్కి కంచిప కంచికిపోలేక ఇక్కడే మాకొక షాపింగ్ పెట్టారు షాప్లోనే నేను తీసుకున్నాను ఒక శారీ తీసుకుందాం అనుకున్న ఆఫర్ నాకు పన్నెండు వేల రూపాయల చీర ఎనిమిది వేలు వస్తుందని చెప్పారు కానీ ఇంకో శారీ కూడా తీసుకోవాలని అనిపిచింది మళ్ళీ ఇంకో కాటన్ శారీ కూడా తీసుకున్నాను ఇవి తీసుకోని నేను ఇంటికి వచ్చి పండక్కి ఇంట్లో దేవుడికి ఒకటి పెట్టాను పెట్టిన తర్వాత ఇంకో పట్టు శారీని నేను కట్టుకున్నాను కట్టుకొని చాలా నచ్చింది నాకు అది చాలా వెయిట్లెస్గా పట్టు బోర్డర్ కానీ దాంట్లో నెమళులొచ్చి మామిడిపిందులొచ్చి నెమళులు చీర మొత్తానికి నెమళ్ళు వచ్చాయి చాలా అందంగా ఉంది ఆ శారీని నేను కట్టుకొని బయటవెళ్తే గుడికి వెళ్ళాను అప్పుడు అందరు నన్ను అడిగారు ఎక్కడ తీశావు ఎక్కడ తీశావు అని వెంటనే వెళ్ళీ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా నచ్చింది అన్నారు శారీని కట్టుకొని నేను గుడికి వెళ్ళి నోము నోచుకుని వచ్చాను తరవాత ఫొటోస్ తీసుకున్నాను ఇంకా పార్క్ వెళ్ళాను చాలా బాగుంది మమ్మీ అని నా పిల్లలు కూడా ఫొటోస్ నా దగ్గర నుంచి తీసుకున్నారు నేను నా పిల్లల అందరం బాగా నచ్చిందని ఫొటోస్ తీసుకున్నాం గుడికి వెళ్ళాము అక్కడ పోయేసి చాలా అందంగా ఉన్నాను తర్వాత కాటన్ శారీ కాటన్ శారీ ఎలా అంటే ఈ శారీ ఇప్పేసి ఆ శారీ కట్టుకున్నాను చాలా మెత్తగాను అది వేది అవ్వకుండా చాలా కూల్గాను పని చేసేటప్పుడు కానీ మనకి ఇబ్బంది అనేది అనిపించదు వంట చేసేటప్పుడు ఏదన్నా మన మీద పడిందంటే కూడా ఏం కాదు సో అందుకని నేను కాటన్ శారీని యూజ్ చేస్తు ఉంటాను వంటిమీద మెత్తగా ఉంటుంది అది చాలా అందంగాను దాంట్లో కూడా వర్క్ వచ్చినట్టు చాలా విధాలుగా ఉన్నాయి కానీ వంట చేసేటప్పుడు మనం బయట నీళ్ళు పట్టేటప్పుడు కానీ ఎంతో బాగుండేది శారీ నాకు చాలా నచ్చుతుంది పిల్లలకి క్యారీ చేయటం కానీ అట్టాటప్పుడన్నీ నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది